హలో మేము ఈ వారం చివర్లో విహారయాత్రకు వెళ్తున్నామండి వరంగల్కు అక్కడ మేము వెయి స్తంభాల గుడి అలా వెళ్తాము అక్కడ సో అక్కడ మేము ఆ వరంగల్లో మేము కనీసం ఒక త్రీ ఫోర్ డేసు అక్కడే బస చేస్తాము మేము అందరం కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటామండి కాబట్టి మేము అక్కడే ఉంటాం కాబట్టి మాకు కావాల్సిన నీటిని మీరు సర్వ్ చేస్తారా సర్వ్ చేయగలరా మా చిరునామా ఓకే మా డీటెయిల్స్ అన్ని మేము పంపిస్తామండి ఓకే వరంగల్ అండి వేయి స్తంభాల గుడి ఐడియా ఉంది కదండీ వేయి స్తంభాల గుడి అక్కడ అక్కడికి మీరు నీటిని మా కోసం సరఫరా చేయగలగా ఓకే అండి కనీసం మేము ఒక ట్వంటీ మెంబెర్స్ ఉంటాము ఓకే త్రీ ఫోర్ డేస్కి సరిపడా నీటిని మీరు మాకు అందిస్తారు కదా ఓకే థ్యాంక్ యూ అండి